భారతదేశం అనేక రాష్ట్రాల అనేక ప్రజల భిన్న మనస్తత్వాలు గల దేశం ఇది దాంట్లోని భాషలు అనేకాలు తెలుగు హిందీ గుజరాత్ మలాలి మరాఠీ అన్ని రకాల భాషలను భారతదేశంలోని ప్రజలు మాట్లాడతారు సాధారణంగా కొంతమంది కొన్ని భాషలను ఉపయోగిస్తారు హిందీ ఉర్దూ తెలుగు భాషలను ఎక్కువగా భారతదేశంలోని ప్రజలు వాడతారు వారి భాషకు ఎవరి భాషకు సంబంధించిన విధంగా వారు మాట్లాడతారు భాష వైవిధ్యం గురించి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను మన దేశంలోని ప్రజలు ముస్లిమ్సు ఉర్దూలో మాట్లాడతారు తెలుగువారు హిందువులు తెలుగులో మాట్లాడతారు అదే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇంగ్లీషులో మాట్లాడతారు ఇలా అనేక రకాల మనిషి తనకు కావలసిన భాషలన్నీ మాట్లాడడంలో నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాడు కావున మన భారతదేశంలో భాషా వైవిధ్యం ఖచ్చితంగా ఉంది మనిషికి మనిషికి తగ్గట్టు మాట్లాడుతున్నారు కానీ భారతదేశంలో హిందీ భాషను ఎక్కువగా వాడతారు హిందీ భాషకు ఉన్న ప్రాముఖ్యత వాళ్ళు ఎక్కువగా హిందీని ఇష్టపడుతున్నారు తెలుగువాళ్ళు మాత్రం తెలుగు భాషని అమితంగా ఇష్టపడతారు తెలంగాణ సైడ్ వాళ్ళు ఉర్దూని ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే అటు ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అటు సైడ్ బట్ ఎటైనా సరే ఎలాంటి మన భారతదేశంలో భాషలు అత్యధికం దేశంలోని ప్రజలు మాట్లాడే పలు రకాల తీరు కూడా వేరు వారికి ఇష్టమైన భాషను మాట్లాడడానికి ఇష్టపడతారు భాషా వైవిధ్యం ఖచ్చితంగా భారతదేశంలో ఉంది